పంటలో నాణ్యతకు ఉత్పాదతకు మనం మెరుగుపరచుకోడానికి ఏం చేయాలి అంటే అంటే రైతు పండించి అంత కష్టపడి పండించిన తర్వాత పంట చేతికొచ్చే టైంకి పురుగు పుట్రా వాలి కన్నాలవి పెట్టేసి పురుగులవి తినేసి పురుగు పట్టిందని అది అని ఇదని కుళ్ళిపోయేయని చెప్తూ ఉంటారు మనకి సో అలాంటివేమీ రాకుండా మనకి మొక్క మొదట్నుంచి కిందనే రూట్ ఏర్లు దగ్గర నుంచి మనకి పైకి బాగా హెల్దీగా పెరగాలి అంటే ఫస్ట్ మనం వేయగలిగేది కిచెన్ వేస్టేజ్ అంటే మనం కిచెన్లో కూరగాయలవి కోసినవి ము మిగిలిపోయిన ముక్కలు ఉల్లిపాయ తొక్కలు పారేస్తూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా ఒక దాంట్లో వేసి దాన్నిండా నీళ్ళు పోసి అవి త్రీ డేస్ ఉంచేసిన తరువాత అవి మనం మొక్కలకు పోస్తూ ఉంటే మంచిగా మొక్కలు పెరిగి మనకు మంచి ఆహారాన్ని మంచి పళ్ళని మంచి కూరగాయల్ని మనకు ఇస్తూ ఉంటాయి అలాగే ఇంకా ఇంకా వెయ్యాలి అంటే బియ్యం కడుగుతాం కదా మనం ఆ కడిగిన నీళ్ళు కూడా వేస్తే మొక్కలకి మంచిగా యూజ్ అవుతుంది అలాగే గులాబీ మొక్కలు బాగా వెల ఎదగాలి అంటే ఆ చివరన స్టెమ్కి ఉండిపోతుంది కదా స్టెమ్కి పేడ కొంచెం పెట్టడం చితగ్గొట్టిన గుడ్లు పెడుతూ ఉంటాము గుడ్డు పెంకులు అలాంటివన్నీ పెడుతూ ఉంటే మొక్కలు మంచిగా ఆరోగ్యానితో మనకు మంచి ఫలితాలను ఇస్తాయి